ప్రజలందరూ కలిసి జరుపుకునే ఒక పండుగ ఏది అంటే క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ క్రిస్మస్ అనేది ఓన్లీ క్రైస్తవులకే కాకుండా చాలా మట్టుకి చూసినంతవరకైతే ఎంతో మంది జరుపుకుంటారు హిందూస్ అనే కాకుండా ముస్లిమ్స్ అని కాకుండా క్రిస్టియన్స్ అని కాకుండా అది ఒక మొత్తం వల్డ్లో ఒక పెద్ద ఫెస్టివల్ అది క్రిస్మస్ అనేది ఇక్కడే కాకుండా బయట దేశాల్లో కూడా ఆయా దేశాలలో కూడా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ క్రిస్మస్కి చూసినట్లయితే ఎంతో హ్యాపీ చాలామందికైతే ఎందుకంటే క్రిస్మస్ అనేది సంవత్సరంలో ఒకసారి కాని అదేవిధంగా చివరికి వస్తూ ఉంటుంది చివరి నెలలో ఉంటుంది క్రిస్మస్ పండుగ అనేది ఆ క్రిస్మస్ పండుగకి ముందు ముందుగానే ఒక నెల రెండు నెలల ముందు నుంచే ఎంతో ప్లాన్ వేసుకుంటూ ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం డ్రస్ వేసుకోవాలి ఏం డ్రస్ కొనుక్కోవాలి ఇల్లును ఎలా డెకరేట్ చేయాలి అనేసి అది హిందూస్ అయినా కాని క్రిస్టియన్స్ అయినా కాని ఎవరైనా కాని వాళ్ళు ఇంట్లో క్రిస్మస్ పెట్టుకోవడం కానీ క్రిస్మస్కి కేక్ కొయ్యడం కానీ స్టార్ పెట్టడం కానీ ఎంతోమందిని నేను చూస్తూ వచ్చినాను అంటే క్రిస్మస్ అనేది ఉట్టి క్రైస్తవులు మాత్రమే చేసుకోవాలని కాకుండా నా స్నేహితులు కానీ వాళ్ళందరూ కూడా చర్చి రావాలని ఆసక్తితో ఉంటుండే క్రిస్మస్ రోజైతే క్రిస్మస్కి మనం చూస్తే చిన్న పిల్లలయితే శాంటా క్లాస్ వస్తాడేమో క్రిస్మస్ తాత వస్తాడేమో మాకు గిఫ్ట్స్ తెస్తాడేమో అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుండే వాళ్ళు అయితే ఆ చిన్నప్పుడి జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చుకుంటే ఎంత మధురంగా ఉంటున్నాయో వాళ్ళు చాలా మంచిగా చిన్నప్పుడు క్రిస్మస్కి ముందు సెమీ క్రిస్మస్ అని ప్రీ క్రిస్మస్ అని ఎన్నో సెలబ్రేషన్స్ ఎన్నో జరుగుతూ ఉంటుండే మంచిగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తూ అక్కడక్కడ మంచి స్కిట్స్ వేస్తూ ఏసుప్రభు పుట్టుక గురించి చెప్తూ మంచిగా ఈ విధంగా స్కిట్లు వేస్తూ డ్యాన్సులు చేస్తూ ప్రోగ్రాములు అవుతూ ఉంటుండే అప్పుడు రోజులో బాగుంటుండే చిన్నప్పుడే క్రిస్మస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం మేము ఇప్పటికీ చూసినా కూడా క్రిస్మస్ అనేది అట్లా కాకుండా ఎంతో మంచిగా జరుగుతుంది ఎందుకంటే క్రిస్మస్ అనే ఒక ప్రత్యేకమైన పండుగ ఆ ఈ అట్లా కాకుండా ఇట్లా కాకుండా ఎంతో మంచిగా చేసుకుంటూ వస్తారు క్రిస్మస్ని ఇంట్లో కేక్ కట్ చేయడం కానీ ఆ దినాన ఏసు ప్రభు పుట్టాడనేసి చాలామంది సంతోషంగా అదే విధంగా మా స్నేహితులు కూడా మేము కూడా వస్తాము చర్చికి క్రిస్మస్కి మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అనేసి వాళ్ళే అడుగుతూ వస్తారు మాకు అట్లా క్రిస్మస్ ఎంతో పెద్ద పండుగ అందరికీ అందరు కలిసి చేసుకుంటాము క్రిస్మస్ అనేది నేను మా స్నేహితుడు కలిసి నేను క్రిస్మస్కి వాళ్ళకి చిన్న ట్రీట్ లాగా ఇచ్చాను కూడా వాళ్ళని ఒక బేకరీకి తీసుకు వెళ్ళి వాళ్ళకు కావాల్సినవి ఏం కావాలో వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని మేమందరం కలిసి తిని ఎంజాయ్ చేసాము ఎంతగానో క్రిస్మస్కి ముందు మేమందరం అయితే మంచిగా క్రిస్మస్కి ఎక్కడికి వెళ్దాం అనేసి ఇక్కడికి వెళ్దాం అనేసి ముందుగానే అనుకొని వాటికి వెళ్ళడానికి కూడా మేము రెడీ అయ్యాము అన్ని మేము సమకూర్చుకొని మాకు కావాల్సిన ఖర్చులకి డబ్బులు కానీ వెళ్ళనికి వెహికల్స్ కాని వాటన్నిట్నీ మేము అన్ని సమకూర్చుకొని క్రిస్మస్ అక్కడ గ్రాండ్గా పెద్దగా చేసుకుందామని మేము నిర్ణయించుకొని స్నేహితులతో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరితో కలిసి మేము వెళ్ళాము క్రిస్మస్ మాకెంత బాగా జరిగిందంటే మేము ఎక్కడ కాకుండా ఎప్పుడో ఇక్కడ ఉంటాం కదా అనేసి అట్లా వేరే ప్లేస్కి వెళ్ళి చేసుకున్నామనేసి క్రిస్మస్ టైంలో మేమ్ వేరే ప్లేస్ వెళ్తూ వచ్చాం అక్కడ మేము ఊహించిన దానికంటే చాలా మంచిగా ఎంతో పెద్దగా ఘనంగా అయితే వచ్చింది క్రిస్మస్ పండుగ నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయితు వచ్చాము అదేవిధంగా న్యూ ఇయర్ని చూసుకుంటే న్యూ ఇయర్ కూడా వాళ్ళ పండగ వీళ్ళ పండగ అని కాకుండా న్యూ ఇయర్ని కూడా ఒక గ్రాండ్గా పెద్దగా చేశారు అందరూ ఎంతో ఆశతో పన్నెండింటి వరకు మేలుకతో ఉండు ఉంటే అందరికీ మెసేజ్లు చేస్తూ క్రిస్మస్ మెసేజ్లు ట్వల్వ్ కాగానే అది ఒక సంతోషాన్ని అల్లుతు అరుస్తూ అందరికి వినిపించేలా హ్యాపీ న్యూ ఇయర్ అని అంటూ ఉంటూ ఉంటారు అదేవిధంగా వాళ్ళు పన్నెండు కాగానే కేకులు రెడీ పెట్టుకుని కేకులు కోసుకుంటూ స్నేహితులందరూ కలిసి ముందుగానే అందరూ ఒక దగ్గరికి చేరి అన్ని సెట్టింగ్ చేసుకొని అన్ని కావాల్సినని తెచ్చుకొని కేకులు రెడీగా పెట్టుకొని వాళ్ళు కావాల్సినవన్నీట్ని ఏర్పాటు చేసుకొని ట్వల్వ్ కాగానే కేకును కట్ చేసేవాళ్ళం ఎంత మంచిగా మేమందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండే వాళ్ళం న్యూ ఇయర్కి కూడా న్యూ ఇయర్ కూడా మాకు ఒక ప్రత్యేకమైన పండుగ లాంటిది ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటుంటే దాన్ని కూడా న్యూ ఇయర్కి కూడా ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా అందరం కలిసి చేసుకునేవాళ్ళం న్యూ ఇయర్కైతే మాకందరికి ఒక ఎగ్జాయిట్మెంట్ లాంటిది ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ఇయర్ వెళ్తే ఒక ఇయర్ వస్తువుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయితుంటాం కదా లాస్ట్ ఇయర్ ఇలా ఉండే అలా ఉండే అని మళ్ళీ ఈ ఇయర్లో కొత్తగా మళ్ళీ కొత్తగా ఏ విధంగా ఉన్నావు కొత్త ఏ విధంగా ప్రామిస్సెస్ అనేసి కొత్తగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఏ విధంగా కొత్తగా ఉండాలని అనేసి అనుకుంటూ అలా అందరం ఒక్కొక్క సాంగ్స్ పాడుకుంటూ ఒక్కొక్కరం ఒక్కొక్క లైఫ్ చేంజ్ జరిగింది ఒక లాస్ట్ ఇయర్ ఏమైంది మీ లైఫ్లో అనేసి ఇట్లా ఒక్కొక్కరం ఒక్కొక్కరం షేర్ చేసుకుంటే రాత్రంతా స్పెండ్ చేసే ఉండే వాళ్ళం మేము న్యూ ఇయర్కి ఆ విధంగా మాకు థర్టీ ఫస్ట్ నైట్ అలా జరుగుతూ వస్తుంది అదే విధంగా మాకు క్రిస్మస్ కూడా అందులో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం